అది నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ ప్రొడక్ట్ అనేది ఫైర్ బోల్ట్ వాచ్ ఇది బ్లాక్ కలర్ ఆర్డర్ చేసాను అండి ఇది ఏమో దీనికి చార్జర్ కూడా ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీ కాదండి ఛార్జింగ్యే అండి అవునండి ఇది మన బీపీ ఎంత ఉందో కూడా చెప్తుంది ఒకవేళ మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నామో కూడా చెప్తుంది అండి అవునండి ముల్లు సిస్టమ్ కాదండి నెంబర్ సిస్టమ్ అండి డిజిటల్ డిస్ప్లే అవునండి అంతే కాదండి ఇది డిస్ప్లే మీద ఎవరన్నా ఫోటో పెట్టుకోవచ్చు అండి మనం అవునండి మనం ఏమన్నా ఎక్స ఎక్ససైజ్ చేసినా సరే మనం దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎంతసేపు చేసాం ఎన్ని నిముషాలు చేసాం ఎన్ని చేసాం కూడా చెప్తుంది అండి స్టాప్వాచ్ ఉందండి కాలింగ్ ఉందండి మనం కాల్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఇందులో మన మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ కనెక్షన్ చేసి మనం కాల్ కూడా మాట్లాడుకోవచ్చు అండి అవునండి బాగుంది అండి బ్యాటరీ చా కూడా చాలా ఎక్కువ సేపు ఉంటుంది అండి ఒక వన్ అవర్ నుంచి ఒక ఎయిట్ అవర్స్ వరకు బాగా పని చేస్తుంది అండి చాలా స్టైలిష్గా కూడా ఉంది అండి